ఏం కావాలి అమ్మా ఓకే ఇక్కడా ఇక్కడే ఉంటుంది రవ్వ కానీ స్టాక్ అయిపోయినట్టు ఉంది లోపల మా మా ఎంప్లాయీ వచ్చి మీకు ఎంత కావాలి చెప్పు చెప్పమను చెప్తాను వాళ్ళకి ఓకే నేను మీరు ఇంకా ఏమైనా ఇంట్లోకి కావాల్సిన సామానులు ఉంటే వెళ్ళి చూసుకోండి అంతలోపు నేను కట్టి ఇస్తాను మీకు అవును ఈ ఒక టూ మంత్స్ అవుతుంది స్టార్ట్ చేసి ఓకే ఓకే ఓకే అమ్మ నాతోపాటు రండి ఈ రో మొత్తం ఇంట్లోకి కావాల్సిన వంట సామాను ఉంటుంది దాని పక్కన బట్టలు షాంపూసు సర్ఫు ప్యాకెట్లు ఉంటాయి అటు సైడు పప్పులు ఉప్పులు ఉంటాయి అటు సైడు కొబ్బరికాయలు అటు సైడు దీపం పెట్టుకునే నూనె ఇంకా షాంపూలు అవి అన్నీ ఉంటాయి అటు సైడు మీకు ఏమి కావాలో అవి తీసుకోండి ఓకే నేను చెప్పాను నేను చెప్పాను ప్యాక్డ్ ప్యాక్ చేసుకుని తీసుకుని వస్తుంది అంట అంత లోపు మీకు వేరే సామాను ఉంటే చూసుకోండి ఇక్కడ ఎంఆర్పి రేట్కి చాలా తక్కువకే ఇస్తాము మేము ఓకే మీరు అది వస్తుంది అది వచ్చే టైంకి మీరు వేరే షాపింగ్ చేయండి అంటే వేరే సామానులు తీసుకోండి